అప్పుడే పుట్టిన పసిపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలంటే కొన్ని పద్ధతులను మనం పాటించాలి అంటే హాస్పిటల్ లో ఉన్నప్పుడైతే హాస్పిటల్ సిబ్బంది దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు ఎలాగంటే అప్పుడే పుట్టిన వారికి కొంచెం ఏదైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే వారు తగిన చర్యలు తీసుకుని బాక్స్ లో పెట్టడం అనేది చేస్తారు అంటే ఊపిరి తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడినా కొన్ని వ్యాపర్ బాక్స్లనేవి ఉంటాయి పిల్లలను ఆ బాక్సు లో పెట్టి ఒక అరగంట గంట సేపు వారిని అందులో ఉంచుతారు ఎందుకంటే వారికి కొంచెం రోగ నిరోధక శక్తిని పెంచడానికి అలాగే పిల్లలకు కొంచెం సల అలసట అదే సలుపనేది లేకుండా ఉండటానికవి చేస్తారు అలాగే మనము అక్కడినుంము పిల్లలు చాలా జాగ్రత్తగా అంటే పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు చేతులు కాళ్లు ముఖము అంతా కడుక్కొని వారిని తాకడ అనేది ముఖ్యంగా పాటించాలి ఎందుకంటే వారికి దగ్గరకు ఎటువంటి క్రిములనేవి వెళ్ళకూడదు ఎందుకంటే వారి శరీరం అప్పుడే ఇప్పుడిప్పుడే కో ఎదుగుదలకి వస్తది కాబట్టి అప్పుడే పుట్టిన పిల్లల దగ్గరికి క్రిములు చేరకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఆక ఒకేలా అలాంటివి మనం జాగ్రత్తలు తీసుకోకపోతే అది పిల్లలకి కొంచెము ప్రమాదంగా మారొచ్చు మనకి తెలీదు కాకపోతే అది ఎంత ప్రమాదం అవుతుందో మనం గమనించలేం అలాగే పుట్టిన సంవత్సరంలో వారి ఆహార పద్ధతులు అలాగే ఎలా ఉండాలంటే ఆ క్రమమంతాను మొదటి ఆరు నెలల్లో మాత్రము తల్లిపాలనేవి కంపల్సరిగా ఇవ్వాల్సిన ఉంటుంది ఎందుకంటే వారు మొదటి ఆరు నెలలు కూడా బయట ఆహారము లేకపోతే బయట పాలనేవి పట్టించకూడదు పిల్లలు పుష్టిగా అలాగే ఆరోగ్యవంతంగా పెరగాలంటే తల్లిపాలనేవి చాలా అవసరము అవి చాలా మంచి ముఖ్యపాత్రను పోషిస్తాయి పిల్లల ఎదుగుదలలో అలాగే వారికి రోగనిరోధక శక్తి కూడా తల్లి పాలు ద్వారానే పెరుగుతుంది అలాగే తల్లి కూడాను పిల్లా ఒక సంవత్సరం దాటే వరకు ఎటువంటి అనారోగ్యం గురవకుండా మంచి ఆహారాన్ని తీసుకోవాలి అంటే జలుబు తల్లికి జలుబు చేస్తే పిల్లకి కూడా జలుబు చేసే అవకాశాలెక్కువుంటాయి కాబట్టి తల్లి అనేది పత్యం లాంటి కూ పత్యం చేయాలి అంటే కూరగాయలు బీరకాయ ఇలాంటివి బీట్రూటు కాకరకాయ ఇలాంటివి మాత్రమే తినాలి ఒడిసి బాసలనేవి తగ్గించుకోవడం ఎంతగానో మంచిది అలాగే ఆరు నెలలు దాటిన తరువాత పిల్లలకి అన్న ప్రాసననేది జరుగుతుంది అన్న ప్రాసన జరిగిన తరవాత వారు ఎంతో కొంత వారు తినేదాట్లు ఏదైనా పెట్టొచ్చు కాకపోతే పిల్లలు మొదటి సంవత్సరంలోనే కొంచెం త్వరగా పెరుగుతారు కాబట్టి వారికి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని పెట్టడం అనేది మనం చూసుకోవాల్సిన బాధ్యత మనది